మా మతం యొక్క ప్రధాన విశ్వాసాలు ఏంటి అంటే మేము ఎక్కువ శాతం మనుషులపైన కానీ మా బంధువులపైన కానీ మా స్నేహితులపైన కానీ విశ్వాసం ఉంచము ఎందుకంటే ఎవరు ఎట్లా ఇప్పుడు ఏ విధంగా మారుతారో మాకు తెలియదు కాబట్టి మేము ఒక దేవుడి మీద మాత్రమే విశ్వాసం ఉంచుతాము ఎందుకంటే దేవుడు మనకి ఎప్పుడు మంచి చేస్తునే ఉంటాడు ఎప్పుడు అనుకోడు మనకు చెడు చేయాలి అనేసి మనం మనం ఏవిధంగా అయితే దేవుడి పైన విశ్వాసం పట్టుకుంటామో అట్లా అది దేవుడు మనకి అవి నెరవేరుస్తు వస్తాడు ఇంకా మా యొక్క భోదనలు ఏంటి అంటే సత్య మార్గంలో కానీ ధర్మ మార్గంలో కానీ జీవ మార్గంలో నడవాలి అనేసి మా బోధనలు ఉంటాయి కానీ అట్లా ఇట్లా అనేసి ఎలాంటి తప్పుడు బోధనలు ఏం ఉండవు మా దాంట్లో అలాగే సిలువ యొక్క విశేషాలు ఏంటి అంటే దేవుడు మా కొరకు మన కొరకు అందరి కొరకు అనేసి తన యొక్క ప్రాణం అర్పించాడు మన యొక్క పాపాల కొరకు తను చనిపోయాడు అనేసి తను తిరిగి మళ్ళా మూడవ దినాన తిరిగి లేచాడు అనేసి మేము నమ్ముతాము అదేవిధంగా ఇదే సత్యం అనేసి మేము అందరికి చెప్తాము కూడా వేదాల అధికారంతో చూసుకుంటే మాకు వేదాల ప్రకారంగా కానీ ఒక బైబిల్లో ఉన్న బైబిల్ గ్రంథం కానీ పరిశుద్ధ గ్రంథం కానీ వీటన్నింటిలో ఒకటే చెప్తుంది ఏసు ప్రభువు అనేదే సత్య మార్గం కానీ జీవ మార్గం కానీ అని ఎలాంటి అట్లా ఇట్లా అనేసి వేదాల్లో రాయడం కానీ ఉండడం కానీ ఏమి ఉండదు ఇంకా సరైన ప్రవర్తన కలిగి మేము జీవించాలని ఎక్కువగా మనుషుల మీద ఆధారపడటం కానీ లోక స్నేహం కానీ లోకంలో వెళ్ళడం కానీ ఇట్లా ఏవీ ఉండకుండా మేము సరైన ప్రవర్తన కలిగి జీవించాలి అనేసి

వీటన్నింటిలో చెడు అలవాట్లకి మేము వెళ్ళకుండా చెడు వాటికి మేము చూపించకుండా సరైన దారి సరైన దారిలో మేము నడవాలని మా యొక్క సరైన ప్రవర్తన అనేసి మా యొక్క మతంలో ఈ విధమైన ఆచారాలు కానీ ఈ విధమైన పాటింపులు కానీ ఉంటాయి